హలో సార్ మేము మొబైల్ షాప్ నుంచి ఫోన్ చేస్తున్నాం సార్ మా మొబైల్ ద్వారా మాకు మెసేజ్ వచ్చింది సార్ సార్ ఉన్నాయి సార్ మంచి మంచి ఫోన్లు ఉన్నాయి మనకి టెన్ కే బజ్జేట్లో రెడ్మీలో ఫోన్స్ ఉన్నాయి సార్ రియల్మిలో ఫోన్స్ ఉన్నాయి సార్ కానీ మీరు ఏ పర్పస్కి ఫోన్ కావాలి అంటున్నారు సార్ సార్ చూడండి సార్ మంచి మంచి ఫోన్లు ఉంటాయి సార్ మనకు టెన్ కే లో కూడా మంచి కెమరా క్వాలిటీ ఉంటుంది సార్ మంచి కానీ కానీ మనం టెన్ కే లో అంటే అంత మంచివి రావు సార్ ఒక సిక్సిటీన్ మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది సార్ ఫ్రెంటులో మీరు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కేలో ఆఫర్ చేస్తాను అంటే మీకు మంచి మంచి ఫోన్లు చూపిస్తాను సార్ కెమెరా క్వాలీటివి వివో టీ వన్ ప్రో అని కొన్ని ఫోన్లు ఉన్నాయి సార్ ఒక ఇరవై ఇరవై ఐదు వేలు ఉంటుంది ఆ ఫోన్ ఇంకా అవి కాకుండా పదిహేను వేలలో కూడా ఫోన్లు ఉన్నాయి సార్ రెడ్మీలో రెడ్మీలో రియల్మీలో ఫోన్ సార్ నేను అయితే మీకు రియల్మీ ఫోన్ చెప్తాను సార్ రియల్మీలో వివోలో కూడా ఒక మస్త్ ఉంటుంది సార్ వివో టీ హండ్రెడ్ ఒక ఫోన్ ఉంటుంది అది కెమెరా క్వాలిటి చాలా బాగుంటుంది అది తీసుకోండి ఇరవై ఇరవై ఐదువేలలో వస్తుంది సార్ మీకు బెస్ట్ అది ఇరవై ఇరవై ఐదు వేలు తీసుకోని సార్ అది ర్యామ్ మనకు ఎయిట్ జీబీ ర్యామ్ దాక వస్తుంది సార్ ఎయిట్ జీబీ సిక్సిటీన్ జీబీ దాక లేదు సార్ ఇప్పుడు అయితే ఎయిట్ జీబీ దాక ఉంది ర్యామ్ స్నాప్డ్రాగన్ కూడా మంచిగా ఉంది సార్ దాంట్లో సెవెన్ హండ్రెడ్ స్నాప్డ్రాగన్ ఉంది మరల కెమరా క్లారి క్లా క్వాలిటీ కూడా బాగా ఉంది సార్ మీకు థర్టీ టూ మెగాపిక్సల్ దాక దా థర్టీ టూ పిక్సల్ కంటే ఎక్కువ వస్తుంది సార్ ఇంకా మనకు రోమ్ కూడా ఉంటుంది సార్ టూ ఫిఫ్టీ సిక్స్ ఇంటర్నల్ స్టోరేజ్ ఎయిట్ జీబీ ర్యామ్ అది మీకు ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ దేక ట్వంటీ ఫైవ్ కే దాక వస్తుంది సార్ అది మీకు డిస్కౌంట్స్ కూడా ఉంటాయి మా మా మొబైల్ స్టోర్లో అది తీసుకుంటారా సార్ లేదు సార్ మీరు ఇప్పుడు అది బుక్ చేస్తారు అంటే మా మీరు బుక్ చేసుకోండి సార్ కానీ కలెక్ట్ చేసుకునేకి మాత్రం మా స్టోర్ దగ్గరకు రావాలి సార్ స్టోర్ దగ్గరకు వచ్చి ఆన్లైన్ పేమెంట్లో కొద్దిగా అడ్వాన్స్ కట్టండి సార్ ఒక టూ కే అయిపోయిన తరువాత డైరెక్ట్ మా స్టోర్కు వచ్చి మొత్తం పేమెంట్ చేసుకోవచ్చు లేదంటే మీ ఇష్టం సార్ డైరెక్ట్ పేమెంట్ కూడా మొత్తం చేస్తాను అంటే చేయచ్చు సార్ ఏమి ప్రాబ్లమ్ లేదు సార్ మనకు ఓకే సార్ మా అడ్రస్ తెలుసు కదా సార్ మీకు నిజాంపేట దగ్గర ఉంటుంది సార్ నిజాంపేట మెట్రో స్టేషన్ జెయన్టీయు మెట్రో స్టేషన్ ఉంటుంది కదా సార్ ఆడ ఉంటుంది కింద వచ్చిన తరువాత మరల మాకు ఫోన్ చేయండి సార్ థ్యాంక్ యూ సార్